నేను ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ను ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించాను దాని కాల పరిమితిని పొడిగించాలని మరియు నా జి ఎస్ టి నమోదును నవీకరించాలని భావిస్తున్నాను నా జి ఎస్ టి నెంబరు ఏ జెడ్ ఎం వన్ టూ ఎయిట్ నైన్ జీరో జీరో వన్ నా వ్యాపార జి ఎస్ టి ప్రారంభ తేది ఏడు మూడు రెండు వేల ఇరవై మూడు ఈ వివరాలను దృష్టిలో ఉంచుకొని నా జిఎస్టి రిజిస్ట్రేషన్ను త్వరగా నవీకరించగలరని ప్రార్థస్తున్నాను నా వ్యాపార లావాదేవీలకు నా జి ఎస్ టి నవీకరణ ఎంతో అవసరము కావున నాయందు దయవుంచి నాకు నూతన నవీకరింపబడిన జి ఎస్ టి నంబరును త్వరగా కేటాయించగలరని ప్రార్థస్తున్నాను నా వ్యాపారానికి నవీకరించబడిన నెంబరును త్వరగా పంపగలరు ధన్యవాదాలు